మీ ఆహార ఆర్డర్ పై తగ్గింపు పొందేందుకు ఏవైనా కూపన్లు అందుబాటులో ఉన్నాయా అని తెలుసుకోవాలంటే మీరు ఉపయోగిస్తున్న ఫుడ్ డెలివరీ యాప్ లేదా వెబ్సైట్ను తెరవాలి ఆర్డర్ చేసే ముందు అందుబాటులో ఉన్న కూపన్లు లేదా ఆఫర్లను చూడడానికి ఆఫర్లు లేదా కూపన్లు విభాగాన్ని పరిశీలించండి కొన్ని యాప్స్ ఆర్డర్ చేసే సమయంలో ఆటోమటిక్గా తగ్గింపు వర్తింపజేస్తాయి అయితే కొన్ని సందర్భాల్లో మీరు కోడ్ను మానవీయంగా ప్రవేశ పెట్టాల్సి రావచ్చు అదనంగా బ్యాంక్ ఆఫర్లు లేదా వ్యాలిడ్ క్యాష్బ్యాక్ డీల్స్ కూడా ఉండవచ్చు కాబట్టి చెల్లింపు ఎంపికల వద్ద అవి వర్తిస్తాయో లేదో అని కూడా చూడండి ముఖ్యంగా అదనంగా బ్యాంక్ ఆఫర్లు లేదా వ్యాలిడ్ క్యాష్బ్యాక్ డీల్స్ కూడా ఉండవచ్చు కాబట్టి చెల్లింపు ఎంపికల వద్ద అవి వర్తిస్తాయో అని కూడా చూడండి